నమస్తే సార్ వాటర్ సప్లయ్ చేసేవాళ్ళా సార్ నేను ఒక విలేజ్లో కార్యక్రమం అనేది జరుపుతున్నాను సార్ ఇక్కడా జనాలు ఎక్కువ అధిక మొత్తంలో ఉన్నారు ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది దాకా ఉన్నారు వాళ్ళకందరికీ వాటర్ ట్యాంక్ కావాలి సార్ మంచి వాటరు స్వచ్ఛమైన వాటరు మాకు పంపించగలరా సార్ ఆ వాటరు తాగేదానికి బాగుండాలి అది ఏ తేది అంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ దయచేసి మాకు వాటర్ను సమయానికి అందించి ప్రజలందరికీ నీళ్ళు కావాలి కాబట్టి ప్రతీ ఒక్కరికి సమాన్ సమానంగా వాటర్ని అందించాలని మీకు తెలియజేస్తున్నాను సార్